మీ రెస్టారెంట్ లో ఏం బాగుంటాయండి

ఓకే అయితే నాకు ఒక మొగయ్ మొగలాయ్ చికెన్ కర్రీ కావలి అండి ఒకటి తింటాను రెండు పార్సల్ కట్టించండి మొగలాయ్ బిర్యానీ ఒకటి తింటాను ఒకటి పార్సల్ కట్టిచండి ఇంకేమైనా మీ రెస్టారెంట్ లో ఫేమస్ ఉన్నాయా అండి ఆ నేను కూడా చాలా చోట్ల విన్నానండి మీరు రెస్టారెంట్ లో మొగలాయ్ చికెన్ కర్రీ చాలా బాగుంటుందని సో ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామనే నేను కూడ వచ్చాను అది కాకుండా ఏమన్నా ఫేమస్ ఉన్నాయా అవునండి ఇవన్నీ కామన్ ఇంకా ఏదైన స్పెషల్ గా ఉందేమో అనేసి అడిగాను మొగలాయ్ చికెన్ కర్రీ బాగా చేస్తున్నారు కదా ఎంత అండి మొగలాయ్ చికెన్ కర్రీ ఓ కాస్ట్ చాలా ఎక్కువ ఉందండి అవునవును సరే అండి నోర్మల్ గా డిస్కౌంట్ ఆఫర్స్ ఏం లేవా ప్రెజెంట్ సరే అండి తప్పకుండా కాల్ చేయండి ఆఫర్స్ ఏమైన్న వస్తే మాది పార్సల్ చేసేయండి మేం తినేలోగా పార్సల్ చేయండి సరే అండి ఓకే ఓకే